హలో హలో చెప్పండి అవును అవునండి ఓకే ఓకే ఓకే ఓకే ఓకే మీరు ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్ రేపు రాగానే మీకు ఫస్ట్ మీకు ఏది కావాలంటే అది చూపిస్తాము కంపల్సరిగా మీకు చార్మినార్ కావాలంటే చార్మినార్ దగ్గర షాప్స్ ఉంటాయి మీకు కావలసిన గాజులు ఇవన్నీ రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి ప్లస్ చార్మినార్ దగ్గర మీకు ఆర్నమెంట్స్ మీకు ఏవి కావాలంటే టాప్స్ హోల్సేల్లో దొరుకుతాయి అలాగే బేగం బజార్లో మీకు కావలిసిన ఐటమ్స్ మీకు మీకు నచ్చిన రీతిలో మనకి అనువుగా దొరుకుతాయి

కంపల్సరిగా ఇప్పుడు

ఓకే అసెంబ్లీ అసెంబ్లీ ఉంటాయి కొన్ని చూడదగిన గోల్కొండ ఉంది

తప్పని సరిగా మీరు వస్తే మేము చూపిస్తాము

తప్పనిసరిగా ఓకే తప్పని సరిగా మీరు వస్తే అన్నీ అన్నీ ప్రొవైడ్ చేసి చూపిస్తాము

థ్యాంక్స్ ఓకే